నేను బియ్యం వ్యాపారం చేయాలనుకుంటున్నాను మా ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ బియ్యాన్ని అన్ని రకాలుగా అందుబాటులో ఉంచి చౌక ధరలో అందిస్తానని ఎల్లపుడూ నేను అనుకుంటున్నాను నా బిజినెస్ అనేది చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద మొత్తంలో పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను నిర్ణయం తీసుకున్నాను ప్రజలకు అందుబాటులో ఉంచడమే నా లక్ష్యం